ఆంధ్రప్రదేశ్లో నృత్యానికి అయితే చాలా మంచి పేరుంది ఎందుకంటే ఇక్కడ ఘంటసాల కళ్యాణ మండపం అలాగే ఘంటసాల డ్యాన్సు స్కూల్సు చాలా అంటే చాలా ఉన్నాయి అవి ఉండడం వల్ల ప్రతీ ఒకరికి గుర్తింపు కూడా దక్కుతుంది ఇంకా ఏమిటంటే ఇక్కడ డ్యాన్స్కి చాలా మంచి పేరైతే ఉంది కూడా అలాగే ఇంకా ఏమిటంటే ఇక్కడ సినిమాలు కూడా ప్రతీ ఒక్కటి తీసుకోని తీసి తీయడమైతే జరుగుతుంది అలాగే ఇంకా ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకమైన ప్లేసస్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి అలాగే ఇంకా ఏమిటంటే ఇక్కడ మ్యూజికల్స్ స్కూల్స్ కానీ పిల్లలకి కల్చరల్ యాక్టీవిటీస్ నేర్పించడం కానీ ప్రతీ ఒక్కటి ఎక్కువ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రతీ ఒక్కటి రూపాంతరం చెందింది అని అంటే నేను నమ్ముతాను ప్రతీ ఒక్క దానికి విలువగా చూస్తారు అలాగే విలువైన పద్ధతులు పాటిస్తారు